మా తోటలో కొలను ఉంది అందులో గోల్డ్ఫిష్ గోల్డ్ ఓర్ఫెన్ కొయ్యి కార్ఫోస్ స్టర్జన్ వంటి చేపలను పెంచుతున్నాము వాటికి రోజు ఆహారము వే వేస్తున్నాము చెరువు చేపలను చేరువులో నింపడానికి వర్షపు నీటిని ఉపయోగించ ఉపయోగించవచ్చు